అవును సార్ బాలీవుడ్ టాలీవుడ్ భారతదేశ ఫ్యాషన్కి పోకడలను అన్నీచోట్ల ప్రభావితం చేసింది సార్ వా అవునండి వాటి యొక్క దుస్తులు వల్ల జనాలలో చాలా వరకు అది ఫాలో అవుతున్నారు అండి అవునండి చాలా వరకు అటువంటి దుస్తులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అండి అవునండి ఇన్ భారతదేశం మొత్తం సినిమాలు చూసి చాలా వరకు ఫాలో అవుతున్నారు అండి అవునండి నేనైతే పుష్ప సినిమాలో డ్రెస్ తయారు చేసాను అండి అది నేను వేసుకుంటున్నాను అండి ఓకే అండి